నేను బైక్ పై ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం సుమారు ఆరు వందల యాభై కిలోమీటర్లు అది ఒక రోజు లోపల పూర్తి అయ్యింది ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రారంభించి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణించాను ఆ ప్రయాణం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదగా కుద్రేముఖ్ హిల్ స్టేషన్ వరకు సాగింది ఈ ప్రయాణం చాలా విశేషమైనది దీనిలో రోడ్లు బాగానే ఉన్నప్పటికి కొంత భాగం ఘట్ పై అడవిలో వెళ్లే రహదారులు ఉండడం వల్ల ప్రత్యేకమైన దృష్టితో డ్రైవ్ చేయాల్సి వచ్చింది మేము ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని చోట్ల వర్షం పడింది అక్కడ మేము ఒక షెడ్లో ఆగి కాఫీ తాగి చల్లదనాన్ని ఆస్వాదించాము నా స్నేహితులు మూడు బైక్స్ పై వచ్చారు మేము అంతా ముందుగా ఒక ప్లాన్ వేసుకొని ప్రతి వంద కిలోమీటర్లకు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాము అందులో మేము చక్కగా సమ సమన్వయం చేసుకుంటు ప్రయాణం సాగించాము మధ్యలో ఒక హెల్మెట్ ద్వారా కనెక్ట్ అవుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటు వెళ్ళడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది ఈ ప్రయాణంలో నాకు మరుపురాని అనుభవం అంటే ఒకసారి రాత్రి సమయంలో ఒక కొండ ప్రాంతం దాటుతుండగా ఎదురుగా చంద్రుడు పొలంలో మెరుస్తు కనిపించడం అది నిజంగా ఓ సినిమాటిక్ మూమెంట్ల అనిపించింది ఆ క్షణాన్ని ఫోటో తీసుకోవాలన్నా కానీ ఆ లైవ్ దృశ్యం కన్నా బ్యూటిఫుల్గా ఏ ఫోటో క్యాప్చర్ కాలేదు ఈ ప్రయాణం నాకు బ్రేక్ బైకింగ్ మీద మరియు ప్రేమను కలిగించింది దీని ద్వారా నాకు ధైర్యం ఓర్పు మరియు సహనంతో పాటు ప్రకృతిని ఆనందించడం అలవాటుగా ఏర్పడింది ఈ ప్రయాణం నాకు ధైర్యం ఉత్తేజం కూడా కలిగించింది మరియు మనం బైక్ పై ఎంత దూరమైన వెళ్ళవచ్చు అనే భావాన్ని కలిగించింది